హలో సాయి పార్లర్ టిఫినా అండి రింగు రోడ్ దగ్గర ఉన్న సాయి పార్లరా నాకు నా స్నేహితులకోసం బిర్యానీ ఆర్డరు కావాలండి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ టూ డ్రింక్సు ఆర్డరు కావలి అవును అండి చికెన్ బిర్యానీ దమ్ బిర్యాని ఆర్డరు కావాలి చికెన్ బిర్యానీ మూడు మటన్ బిర్యానీ రెండు నా స్నేహితులు ఇపుడు కాలనీ దగ్గర ఉన్నరు అండి పూర్వ కాలనీ దగ్గర సుబ్రహ్మణ్య స్వామి గుడి వీధులో ఉన్నారు అక్కడికి మీరు డెలివరీ చేయాలి ఫుడ్ అవును అండి పూల్భాగ్ కాలనీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ రోడ్ నాకు వన్ అవర్లో ఆర్డరు కావాలి అండి ఓకే అండి థ్యాంక్ యూ మీకు డబ్బులు ఫోన్పే చేస్తానండి ఓకే అండి డెలివరీ అయ్యాక కాల్ చేయండి నేను ఫోన్ చేస్తాను ఓకే బయ్